కోవిడ్ మహమ్మారి వలన తెలంగాణ చాలా నష్టాలకే వెళ్ళింది ఎందుకంటే ఆ కోవిడ్ వలన ఎన్నో పనులు కానీ ఎన్నో విద్యా సంస్థలు కానీ అన్ని కూడా ఆగిపోయాయి ఉద్యోగాలు వెళ్ళడం కానీ చాలామంది బిజినెస్లు కానీ ఇవన్నీ కూడా చాలా పడిపోతూ వచ్చాయి కోవిడ్ టైంలో ముఖ్యంగా చూసుకుంటే విద్యా రంగం అనేది చాలా ఎదురుకున్నాయి ఎందుకంటే కోవిడ్ అనేది ఒక నలుగురు ఐదుగురు వలన పాస్ అయ్యే ఒక రోగం అది ఆ రోగం అనేది ఒకరికి వచ్చిన చెప్పలేము ప్రాణాలు ఉండొచ్చు పోవచ్చు అందుకనే చిన్న పిల్లలు స్కూల్లు ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడడం అని స్కూల్లకి సెలవులు ఇచ్చేశారు ఆ సెలవులలో పాపం చాలా మట్టుకు పిల్లలైతే చాలా విద్య అనేది కోల్పోతూ వచ్చారు వాళ్ళు కోవిడ్ వలన వాళ్ళు ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఎన్నో నెలలు ఎన్నో సంవత్సరాలు ఒక రెండు మూడు సంవత్సరాలు వాళ్ళు ఇంట్లో ఉండవలసి వచ్చింది ఆ తరంలో వాళ్ళని చూసుకుంటే చాలామంది పిల్లలకైతే అంత చదువు కూడా లేదు ఆ కోవిడ్లో పాస్ అవుతూ వచ్చారు అందులో ఒకదాన్ని నేను కూడా ఉన్నాను కోవిడ్ టైంలోనే నా టెన్త్ పాస్ అయ్యాను నేను అదే విధంగా ఇంటర్ కూడా ఫస్ట్ ఇయర్ కోవిడ్లోనే కంప్లీట్ చేశాను ఎక్కువ ఛాయిస్ పెట్టి ఇంటర్ ఎగ్జామ్స్ పెట్టారు వాళ్ళు అలా నేను టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను తరువాత సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళు నార్మల్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు కానీ అది మాకు చాలా కష్టంగా అనిపించింది ఎగ్జామ్ రాయడానికి ఎందుకంటే మాకు టెన్త్ కానీ లెవెన్త్ కానీ కోవిడ్ తోనే పాస్ అయ్యాము కాబట్టి నాకు అప్పుడు అంతా స్ట్రెస్ కానీ ఇబ్బంది కానీ ఏమీ అనిపించలేదు తరువాత మేము ట్వల్త్ క్లాస్కి వచ్చాక ఎగ్జామ్స్కి దగ్గరకు వస్తున్నప్పుడు చదువుతున్నది గుర్తుండక పోవడం కానీ చదువుతున్నది నెత్తికి ఎక్కకపోవడం కానీ ఇవన్నీ మాకు జరుగుతూ వచ్చాయి ఎగ్జామ్స్ కూడా ఎంతో భయం భయంతో రాసాము ఎందుకంటే చాలా రోజుల తర్వాత రాసాము కదా ఎగ్జామ్స్ కూడా ఫస్ట్ ఇయర్లో కూడా రాసాము కానీ ఎక్కువ ఛాయిస్ ఉండే అయితే మేము మంచిగానే చదువుకున్నాము అప్పుడు కొంచెం మంచిగానే రాసాము కానీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి నార్మల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇచ్చారు వాళ్ళు అప్పుడు అదే ఏంటని చూడగానే అమ్మో మేము పాస్ అవుతామా అన్న డౌట్ కూడా మంచిగా చదివే వాళ్ళకు కూడా వచ్చింది ఆ ఎగ్జామ్లో ఆ విధంగా అనేది మెదడు అయిపోయింది పిల్లలందరికీ ఎందుకంటే ఇంకా ఈ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ నుంచి ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ స్టడీస్ అని ఆన్లైన్ చదువులని అన్నీ స్కూల్లు కాలేజెస్ కానీ ఇవన్నీ మూసేసి మీ ఇంట్లో కూర్చొని చదువుకోవడమే అయింది వాళ్ళకి ఇంట్లో అంటారా ఆన్లైన్ అని కెమెరా ఆఫ్ చేసేసుకుని చాలా మంది అయితే కూర్చోవడం లేదు క్లాసెస్కి సరిగ్గా ఎందుకంటే ఇంకా ఎవరు చూస్తారు మమ్మల్ని అని కెమెరా ఆఫ్ చేసుకొని వాళ్ళు ఆడుకోవడం కానీ గేమ్స్ వేసుకోడం కానీ చాటింగ్ చేసుకోవడం కానీ అటు ఇటు వెళ్ళడం ఆ ఫోన్ అక్కడ ఆన్ చేసి పెట్టేసి తిరగడం ఏదైనా పని చేసుకోవడం చేసేవారు పిల్లలందరు అలా చేశారు కాబట్టి వాళ్ళకి చదువు అనేది ఏం సరిగ్గా ఎక్కలేదు అలా ఉన్నందుకు వాళ్ళకి ఇంకా తరువాత చదవాలన్న రాయాలన్న ఎంతో కష్టంగా అయిపోయింది అందులో నాక్కూడా తరువాత అయిపోయాక రాసుకుందామన్నా చేతితోనే అంతా తొందరగా పోవడం లేదు అదే విధంగా చదువుతున్నాం అనుకున్నా కూడా అంత ఎక్కడం లేదు అలా అయిపోయింది ఆ కరోనా వల్ల పిల్లల పరిస్థితులందరివీ తరువాత టీకాల గురించి వస్తే టీకాలేమో ఫస్ట్ డోస్ అని సెకండ్ డోస్ అని థర్డ్ డోస్ అని చాలా మందైతే మూడు డోసులు వరకు వేసుకున్నారు ఇంకా స్టూడెంట్స్కి కొన్ని రోజుల తరువాత కొంచెం తగ్గుతూ వచ్చాక ఇలానే చేస్తే మనది పడిపోతుంది మనం ఇలా అన్ని బంద్ చేసుకొని కూర్చుంటే మనది అనేది పడిపోతుంది కష్టంగా అవుతుంది మన జీవన విధానం సాగాలంటే అని మళ్ళీ లాక్డౌన్ తీసేసి మళ్ళీ అన్నీ అది ఇది అన్నీ మళ్ళీ మొదలు పెడుతూ వచ్చారు అలా మొదలు పెట్టినప్పుడు టీకా అనేది తీశారు టీకాలు వేసుకున్న వాళ్ళకే పర్మిషన్ అన్నమాట అంటే జాబ్స్లో కానీ స్కూల్స్లో కానీ ఎక్కడైనా కానీ టీకా వేసుకున్న వాళ్ళకి ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ వేసుకున్న వాళ్ళకే పంపించేవాళ్ళు ఆ విధంగా టీకాలనేవి కూడా వచ్చాయి ఆ టీకాల వలన కూడా మంచిదా అంటే మంచి కాదు మళ్ళీ టీకాలు వేసుకోవడం వలన వీక్గా అయిపోవడం కానీ నడుము నొప్పి రావడం కానీ చేతి నొప్పి రావడం కానీ ఇలా చాలా మంది అయితే నీరసంగా అయిపోతూ వచ్చారు కొంతమందికి మాత్రం మంచిగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏం కాలేదు టీకా వేసుకున్నాక కూడా తరువాత వాళ్ళు ఆ టైంలో మనం చూసుకుంటే పిల్లలకనేది ఆన్లైన్ క్లాసెస్ అయ్యాయి కాబట్టి చాలా వరకు కొంతమందికి ఆన్లైన్ అనేది ఏ విధంగా వాడాలి ఎక్కువ శాతం అయితే గూగుల్ మీట్లో గూగుల్లో జూమ్ యాప్లో వీటిలో వాళ్ళకి క్లాసెస్ అవుతూ వచ్చాయి మాకైతే జూమ్ యాప్లో అవుతుండే ఎక్కువగా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు తరువాత ఇంటర్కి వచ్చేసరికి గూగుల్ మీట్లో అయింది మాకు క్లాసెస్ మేము అప్పుడేమి నేర్చుకున్నామంటే ఓ ఇలాంటి యాప్స్ కూడా ఉన్నాయా మాట్లాడుకోవడానికి మీకు ఇలా చెప్పుకోడానికి అనేసి మాకు అప్పుడు అర్థమైంది ఇలా ఒక రకంగా చూసుకొంటే టెక్నాలజీ పరంగా ఫోన్ ద్వారా ఇలా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవన్నీ మేము చాలా బాగానే తెలుసుకున్నాము ఒక రకంగా ఇంకో రకంగా చూసుకొంటే చదువులో మేము కింద పడిపోయినాము ఈ విధంగా అనేది కరోనా వలన కోవిడ్ వలన మాకు పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ చాలా తగ్గుపాటుకే వచ్చింది ముఖ్యంగా పిల్లలకి చూస్తే విద్యా విద్య రాకపోవడం విద్య లేకపోవడంగా చాలా పిల్లలకైతే చదువే ఆపేసారు ఎందుకంటే ఇంకా వాళ్ళు ఉన్న పరిస్థితులలో డబ్బులు లేక పని లేక అన్ని మూసేయడం జరిగింది కాబట్టి తల్లిదండ్రుల దగ్గర కూడా పైసలు లేక పిల్లల చదువులన్ని ఆపేసి వాళ్ళకి పనులకి అటు ఇటు పంపించడం కూడా జరిగింది ఇట్లా కోవిడ్ మహమ్మారి వలన ఎదురుకొన్న సమస్యలు కానీ వచ్చిన మంచి అవకాశాలు కానీ ఈ విధంగా ఉన్నాయని నా అభిప్రాయం